ట్రిపుల్ ఆర్ సినిమా చాలా మంచిగా ఇష్టమైన సినిమా ఆ సినిమాలో డైరెక్టర్ రాజమౌళి ఇలాంటి సినిమాలు తీయడం జరిగింది మనకు చాలా గౌరవంగా సినిమా నచ్చినట్టు ఉండాలని మనం చాలా కష్టపడి ఉండాలని సంగీతాన్ని ఏమో ఎంఎం కీరవాణి ఎన్టిఆర్ రామ్ చరణ్ చాలా కష్టంగా ఈ సినిమాలో నటించారు చాలా బాగుంది ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రాజమౌళి గారికి చాలా గౌరవంగా ఊహించాలని మనము చెప్తున్నాము ఎన్టిఆర్ రామ్ చరణ్ ఎన్టిఆర్ ఒక పాత్ర ఏమో అడవిలో నాటకం చేసి ఆయన అడవి రాజులాగా అడవి పులిలాగా ఒక వేషం వేసి మంచిగా నటనం చేసాడు కాబట్టి మనం చాలా అభిమానం ఇస్తున్నాము రామ్చరణ్ ఒక రాముని కోసం ఒక బుల్లెట్ బుల్లెట్ రాయల బుల్లెట్ గురించి ఈ సినిమాలో మనం చెప్పుకుంటున్నాము మంచిగా ఇష్టమైన సినిమా నటించి చాలా కష్టంగా పోరాడాడు ఈ సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి ఇలాంటి సినిమా మూడు గంటలు ఉంటుంది ఈ లోగా సాంగ్ రాహుల్ సిప్లి గంజ్ అని మంచి మనిషి ఒక పాట రాసాడు నాటు నాటు ఇలాంటి పాటలు మంచిగా వ్రాసిన వాళ్ళు చాలా గౌరవంగా ఉండాలని సగంలో నాటు నాటు సగం వ్రాసి ఇలాంటి డైరెక్టర్ మంచి చాన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినాయి ఈ సినిమాకు అవార్డు ఆస్కార్ అవార్డు ఎన్నెన్నో రివార్డ్స్ ఆస్కార్ అవాలు నేషనల్ అవార్డ్సు ఇలాంటివి చాలా వచ్చినాయి ఇలాంటి మనకు ఇష్టమైన సినిమాలు ఎన్నెన్నో భవిష్యత్తులో ఎన్నెన్నో మంచిగా అవార్డులు రావలని మనము కోరుకుంటున్నాము చాలా విశాలంతో మంచిగా సుఖంగా ఆనందంగా ఈ సినిమాలు ఎంజాయ్ చేయాలని మనం ఎన్నెన్నో అప్పట్ల బ్రిటిష్ కాలంలో ఇలాంటి సినిమాలు ఏవేవో ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాము సినిమా అంటే ఏంటి నటన నటన అంటే ఏంటి యాక్టింగ్ యాక్టింగ్ మనకు చాలా ఇష్టంగా గౌరవంగా ఉందని మనం సుఖంగా ఆనందించాలని మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం మంచిగా ఉండాలని నేను ఇష్టంగా సినిమా గురించి మనం చెప్పుకుంటూ నీ పేరుతో మనం మంచిగా ఉండాలని ట్రిపుల్ ఆర్ ఒక సినిమా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చూసి దేశం మొత్తం వరల్డ్వైడ్ లాగా మంచిగా ఆనందంగా ఉంటుందని మనము చెప్పుకుంటున్నాం ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా సరే మంచిగా చూసి ఆనందించాలి మంచిగా సినిమాలు ఎక్కడైనా సరే మంచిగా ఉండాలని కోరుకుంటూ రాజమౌళి సార్ ఎమ్ఎమ్ కీరవాణి గారు చాలా ఆనందంగా ఉంటారు ఈ సినిమా బడ్జెట్ ఒక ఐదు వందల కోట్లు పెట్టారు ఇలాంటి సినిమాకు చాలా రోజులు నడిచింది ఇలాంటి సినిమా అందరూ బాగుంది బాగుంది అన్నారు ఇలాంటి సినిమాకు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు దాదాపు వెయ్యి కోట్లు బాగా వచ్చినాయి ఇలాంటి సినిమాలు రికార్డు రికార్డుగా చాలా పొందింది అందుకు నేను కోరుకుంటున్నాను మంచిగా సినిమా ఒకటి ట్రిపుల్ ఆర్ అని మంచిగా ఆనందంగా ఉందని అని ఇష్టమైన పుస్తకం నాకు పుస్తకం అంటే చాలా ఇష్టం స్వామి వివేకానంద పుస్తకం వంటి చాలా విశేషాలు ఉంటాయి ఆ పుస్తకం వ్రాసి ఆయనకు నూట యాభై ఏళ్ళు మంచిగా ఆ పుస్తకం కవి కవి పరిచయం కథ నటన ఇలాంటి మంచిగా ఉంటాయని నేను చెప్తున్నాను ఈ పుస్తకంలో మంచి కోరికలు అన్నీ వివేకానంద స్వామి జనవరి ట్వెల్వ్ నాడు జనవరి టువెల్వ్త్ నాడు జన్మించారు ఆయన చాలా మంచిగా పెద్ద పెద్దవి వ్రాసారు కాబట్టి ఈయన మనకు స్వామి వివేకానంద ఆర్ఎస్ఎస్ అని ఒక పేరు పెట్టారు మనకు రాష్ట్రీయ స్వామి సేవక్ అని అలా దేశమంతా గౌరవ పడాలి భారతదేశంగా మనము పుస్తకంని వ్రాసారు మనకు స్వామి వివేకానంద గారు చాలా ఎన్నో విషయాలు చెప్పారు మనం చాలా మంచిగా కోరుకుంటూ మంచిగా ఆనందించి చాలా ప్రజలకు చాలా మేలు చేసారు అందుకు మనం మంచిగా ఆనందించి మనము మంచిగా ఉండాలని భవిష్యత్తులో యుద్ధంలో పోరాటం చేయాలని మనము కోరుకుంటూ ఎప్పుడైనా సరే మంచిగా ఉండాలని మంచిగా ఆనందంగా ఉండాలని నేను చెప్తున్నాను స్వామి వివేకానంద గారు చాలా పోరాటం చేసారు భారతదేశంగా గౌరవంగా మనము చాలా విషయాలలో ఎన్నో ఎన్నో మంచిగా ఉండాలని ఇష్టమైన పుస్తకం మనం వ్రాస్తున్నాము ఇలాంటివి మనకు ఎప్పుడైనా సరే చాన్స్ వచ్చినప్పుడు మనం మంచిగా కల్పించుకోవాలని మనం ఒక మంచిగా ఉండాలని మనం చెప్పుకుంటున్నాము మంచిగా ఉండాలి పుస్తకం ఇష్టమైంది